నా వ్యాపారానికి సంబంధించిన జిఎస్టి రిటర్న్ను సమర్పించడానికి నేను ఫ్రీలాన్స్ వెబ్ డెవలప్ వర్గా జిఎస్టి పోర్టల్ ఉపయోగించాను ముందుగా నేను జిఎస్టిఆర్ మూడు బి మరియు జిఎస్టిఆర్ ఒకటి దాఖలు చేయాల్సి ఉంది దానిలో నా ఆదాయ వివరాలను ఖర్చులను అలాగే ట్యాక్స్ క్రెడిట్ నమోదు చేసాను ఇది చేయడానికి నేను జిఎస్టి పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యాను అందులో మొత్తం టర్నోవర్ వివరాలు ఇన్వాయిస్ డేటా మరియు ఇన్ఫ్యాక్ట్ ట్యాక్స్ క్రెడిట్ వివరాలను ఎంటర్ చేసాను అయితే దాఖలు చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి ఒక సాఫ్ట్వేర్ లోపం వల్ల డేటా సరిగ్గా అప్లోడ్ కాలేదు ఆన్లైన్ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల పోర్టల్ స్లోగా పనిచేసింది ఆటో ఫాంప్లేట్ అఐ డేటా డేటా లోపంగా ఉండడం వల్ల కరెక్షన్ చేయాల్సి వచ్చింది ఈ సమస్యను పరిష్కరించడానికి ఆన్లైన్ హెల్ప్ డెస్క్ను సంబంధించి కొన్ని సూచనలు పాటించాను చివరికి చూసన్ ఫైల్ అప్లోడ్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించగలిగాను దీని ద్వారా నాకు జిఎస్టిఆర్ ఫైలింగ్ గురించి మంచి అవగాహన ఏర్పడింది మరియు ఇకపై మరింత సులభంగా దాఖలు చేయగలను